అండి నమస్కారం అండి సురేష్ సూర్య గారు రండి కూర్చోండి చాల రోజులు అయిందండి బాబు మీతో మాట్లాడి ఏంటండీ ఇక్కడ ఉండట్లేదు ఏంటి అబ్బాయి అబ్బాయి ఇంటికి వెళ్ళిపోతున్నారా చాలండి ఇదుగోండి పేపర్ పేపర్ ఏమైనా చదివే అలవాటు ఉందా ఇగో చూసారా ఎన్ని పేపర్లు ఉన్నాయో మన ఆంధ్రప్రదేశ్ లో ఇదిగోండి ఆ సాక్షి అంట ఇదిగో చూడండి ఆ పేపర్లు సాక్షి అంట ఆంధ్రజ్యోతి ఈనాడు ఈ ఎవరి వీళ్ళ మీద ఛానెళ్లు వీళ్ళకి తగ్గట్టు మళ్ళి పేపర్లు ఆ ప్రజాపతి అని మన లోకల్ ఛానల్ కూడా లోకల్ పేపర్లు కూడా ఎక్కువ అయిపోయాయి ప్రజాపతి అంట ఏమో అన్నిట్లోనూ అటు ఇటుగా వచ్చి మొత్తం అంత రాజకీయాలే ఉంటున్నాయండి బాబు మిగతాయి మిగతా విషయాలు ఎవరు చెప్పట్లేదు ఆయ్ అనారోగ్యాలు ఎక్కువ అయిపోతున్నాయ్ మొన్నటి దాక ఏమో కళ్ళ కలకలు అని చూపించారు అంతే రెండు మూడు చెప్పి ఆపేశారు ఇంకా బోలెడు జరుగుతున్నాయి అలాంటివి మొన్న ఎక్కడో పిడుగు పడి మొత్తం ఆ చెట్టు చెట్టు కాలిపోయిందంట అండి బాబు ఆ చెట్టు చుట్టు పక్కల ఉన్న వాళ్ళకి మొత్తం చాల బెంబేలు ఎత్తి పోయారంట వాళ్ళు మన దగ్గరలోనే అదేదో ఊరు ఇది ఏంటది చాల దగ్గర్లోనండి అది అలా అయిపోయిందంట అవి అయ్యాక ఇంకా ఇవి ఆత్మహత్యలు ఇవి ఎక్కువ అయిపోయిని సూసైడ్లు అలాంటివి కూడా చాల ఎదో ఒక రెండు నిముషాలు ఆళ్ళకి టీఆర్పీ ఏదైతే వస్తుందో వాటిల్ల గురించే చెప్తున్నారు అంతే ఆళ్ళు వీళ్ళకి ఇంక డబ్బే ముఖ్యం అంటారా అండి ఇళ్ళకి ఇంకా ఇంకా వీళ్ళే ఈ రాజకీయ నాయకులే అండి ఇంకా ఆ వీళ్ళు డబ్బు ఇవ్వడం వీళ్ళకి చెప్పినట్టు లేకపోతే ఆళ్ళకి మత పిచోళ్ల లాగా వీళ్ళు నడుచుకోవడం అలాగే జరుగుతున్నాయండి బాబా మొన్నటికి మొన్న ఏంటి ఒక అమ్మాయి కోసం ఇద్దరు స్నేహితులు చచ్చి కొట్టుకుని చచ్చిపోయారంట ఇలాంటివి అన్ని జరుగుతున్నాయి ఏదో ఎన్ టీవిలో ఒకటి ఒకటే చూపించాడు తప్ప మిగతా ఏ ఛానల్ లోను చూపించలేదు ఈళ్ళకి ఇంకా ఏమో ఇంక వీళ్ళకి టీఆర్పీ రాజకీయాలు లేకపోతే సినిమా విషయాలు అయితే మాత్రం చూపిస్తారనుకుంటా అండి

వెల్లాలండి బాబు ఈ అనారోగ్య సమస్యలు ఎక్కువ అయిపోయినాయి సరే అండి ఉంటాను నేను ఇంకా తిని ఉన్న పనులు చేసుకోవాలి ఉంటానండి